మమతా గారా అండి డాక్టర్ మమతనే కదా నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తుంది అండి చాలా హాస్పిటల్స్ని విజిట్ చేసినా కానీ ఎక్కడ క్యూర్ అవ్వట్లేదు అంటే లేదు నేను ఆల్రెడీ హాస్పిటల్లో చూయించుకున్నపుడు ఏం చెప్పారు అంటే ఏం ప్రాబ్లం లేదు నార్మలే తగ్గిపోతుందిలే అని చెప్పారు కానీ నాకు సివియర్గా చాలా స్టమక్ పెయిన్ వస్తుంది ఎందుకు వస్తుందో చాలా అర్థం కావట్లేదు ఒక వన్ వీక్ నుంచి నాన్ స్టాప్గా అవుతుంది ఇట్లానే చాలా స్టమక్ పెయిన్ చాలా సివియర్గా వస్తుంది బాడీ పెయిన్స్ ఉన్నాయి చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది నడవలేక పోతున్నాను కొంచెం తిన్నా కానీ చాలా మెన్స్సెస్ రెగ్యులర్గానే ఉంటయ్

అంటే ఏం తినను అండి నార్మల్గా ఎప్పుడో తీసుకుంటాను అంటే కానీ ఈమధ్య చాలా పెయిన్ వస్తుంది అయితే బాడీ పెయిన్స్ అప్పుడప్పుడు హెడేక్ వస్తుంది లేదండి ఏం ట్యాబ్లెట్స్ యూజ్ చేయట్లేదు ఇంతకుముందు హాస్పిటల్లో ఇచ్చినప్పుడు సిరప్ ఇచ్చారు అది యూజ్ చేసినా అయితే అల్సర్ ఉంది మీకు అనేసి చెప్పారు సో నేను యూజ్ చేస్తాను తరువాత కూడా ఇంకా అట్లానే అసలా పెయిన్ అనేది తగ్గట్లేదు నాకు అలానే బాగా పెయిన్ ఉంటుంది

రేపు వస్తాను అండి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రేపు రావచ్చా మీరు ఫ్రీయేనా టైమింగ్స్ చెప్పండి ఒకసారి ఓకే అండి లొకేషన్ పంపండి ఒకసారి థ్యాంక్ యూ మ్యాడమ్ బయ్